నేను తిరుపతి మా కుటుంబ సభ్యులు అందరు కలిసి వెళ్ళడం జరిగింది అయితే నేను మా బావగారితో మాట్లాడను మా బావగారితో మాట్లాడకపోవడం వలన నేను ఆయనతో సన్నిహితంగా లేను కానీ తిరుపతి వెళ్ళేటప్పుడు మరియు అవసరాలు రావడం చేత మాట్లాడాల్సి వచ్చేది అప్పుడు నేను మా పిల్లలతో కబురు పంపించి ఏదన్నా కావాలన్నా లేకపోతే వాళ్ళకి ఏదన్నా కావాలన్నా సరే తెలుసుకోవడం అడగడం వంటివి మా పిల్లల ద్వారా నేను వా అడిగించడం లేదా ఇవ్వడం అనేది జరిగేది అంతే కానీ మేము అయితే మాట్లాడుకోలేదు